మా సంస్కృతులలో ప్రధానమైన వృత్తి వ్యవసాయం ప్రజలు ఈ వృత్తి నుండి బయటకు రాలేదు అలా కంటిన్యూ అవుతు ఉన్నారు ఎందుకంటే గ్రామాలలో ఇప్పటికి ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ఎందుకంటే ఇది గ్రామాలలో జీవనాధారం కాబట్టి వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతిపెద్ద అంశం ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక కీలక అంశం వేడ వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకున్న స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సమ్మత సమకూర్చుకోవడం సైనిక కార్యకలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయ అభివృద్ధి చెందటంతో ప్రారంభం అయ్యాయి సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండించడం ప్రారంభించడంతో తెగ లేదా జాతి రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసులుబాటును ఇచ్చింది ప్రపంచంలోని శ్రామికులలో నలభై రెండు శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం ప్రపంచంలో అధిక శాతం ప్రజల వృత్తి అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే